నాకు ఒకరోజున చికెన్ బిర్యానీ తినాలనిపించి ఎంతో ఆతృతతో నేను చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాను అయితే నా డెలివరీ భాగస్వామి నాకు చికెన్ బిర్యానీ తీసుకురావడం ఆలస్యం చేశాడు నేను డెలివరీ భాగస్వామికి ఫోన్ చేసి ఆ ఫోన్ ద్వారా అతనితో నేను మాట్లాడాను నాకు చికెన్ బిర్యానీ వేడివేడిగా తినాలనిపిస్తుంది నువ్వు ఎంతసేపటికి తీసుకొస్తావు అని చెప్పి అతన్ని నేను అడిగాను అడిగితే కొద్దిగా ట్రాఫిక్ సమస్య కారణంగా నాకు లేట్ అయ్యింది అని అతను నాకు జవాబు ఇచ్చాడు నువ్వు ఉన్న ప్రాంతానికి చేరడానికి ఎంత సమయం పడుతుంది అని నేను అతడిని అడిగాను అతను ఒక పది నిమిషాలలో మీ దగ్గర ఉంటాను అని చెప్పి అన్నాడు ఆ డెలివరీ భాగస్వామితో నేను వెంటనే నువ్వు నా దగ్గరకి వచ్చేయాలి ఎందుకంటే నేను చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నాను నాకు వేడిగా చికెన్ బిర్యానీ తినాలని అనిపిస్తుంది అని చెప్పాను సరే మ్యాడం అన్నాడు వెంటనే తీసుకుని వచ్చేశాడు